ప్రతి ఒక్క వార్తపత్రికలో పిల్లల విభాగాలు అందుబాటులో ఉన్నాయి అయితే వారానికొకసారి పిల్లలకు ప్రత్యేకంగా కే కేటాయించబడిన ఒక పేజ్ అనేది ఒక సగం పేజ్ అనేది అయితే ఉంటుంది ముఖ్యంగా ఆదివారాలు చాలా వార్తాపత్రికలు పిల్లలకోసం ప్రత్యేకమైన ఒక పేజీని ఒక సం స సంచికను వెలువరిస్తాయి అందులో కథలు పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న ఆటపాటలతో కూడిన గేమ్స్ తర్వాత వాళ్ళు బొమ్మలు గీయడానికి చుక్కల బొమ్మలు అదేవిధంగా పిల్లల కోసము చక్కని మారల్ చెప్పే కథలు ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క ప్రత్యేక సంచికలో సమకూరుస్తాయి అలాగే ఇంకా పిల్లలకం హిందూ హిందూ పేపర్లో ప్రత్యేకంగా వాళ్ళకి ఒక పూర్తి ఎడిషన్ ఒక సపరేట్గా ఒక పేపర్ అనేది వస్తుంది వాళ్ళ కోసము దాంట్లో ప్రత్యేకింపబడి వారికి కావాల్సినవన్నీ కూడా వారికి వాళ్ళకు మరి జనరల్ నాలెడ్జ్ గానీ తర్వాత దేశ దేశం గురించి గానీ దేశంలో జరుగుతున్న పరిణామాలు తర్వాత జరుగుతున్న మంచి పనులు వీటన్నిటి గురించి కానీ తెలియచెప్తూ ఉంటుంది ఈ వార్తాపత్రిక అదేకాకుండా మరి బయట దేశాల్లో బా మా మన భారత దేశంలోనే కాదు బయట దేశాల్లో ఏమేం జరుగుతుంది ఎలాంటి వాళ్ళు ఎలా ఏ పని చేస్తున్నారు ఎలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు మన దేశవాసులు ఏ ఎక్కడ ఏం చేస్తున్నారు ఎవరు ఏ స్థానంలో ఉన్నారు ఎవరు ఎంత గొప్పగా పని చేయగలుగుతున్నారు అనేది అంతా కూడా ఈ యొక్క పేపర్లో తెలియచెప్పబడుతుంది పిల్లలయితే ఇలాంటి పేపరు కోసం ఎంతో ఆశతో ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటారు ప్రతీ వారము